హలో అండి నా పేరు నీలిమ నాకు చాలా ఆకలి వేస్తుంది సో మా ఇంటికి చాలా దగ్గరలో మీ రెస్టారెంట్ ఉందని మీ రెస్టారెంట్కి ఆర్డర్ చేయడానికి కాల్ చేసాను నాకు వచ్చి ఒక వేడి వేడి పులిహోర కావాలండి అది కూడా మంచిగా జీడిపప్పు శనగవిత్తనాలు అన్నీ వేసి మంచిగా దోరగా వేయించి టేస్టీగా చేసిన పులిహోర మాత్రమే నాకు పంపించండి మా ఇంటి అడ్రస్ వచ్చి ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ శ్రీరాముల పేట ఎస్బీఐ ఏటీఎం ఉంటుంది దాని ఎదురుగా మీరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ దగ్గరకు వచ్చి కొంచెం లోపలికి వస్తే ఏటీఎం ఉంటుంది ఆ ఏటీఎంకి ఎదురుగా మా ఇల్లు మీరు రాగానే నాకు కాల్ చేస్తే నేను బయటకు వచ్చి తీసుకుంటాను అలాగే అమౌంట్ మీ దాంట్లో డెలివరీ ఛార్జెస్ చాలా ఎక్కువ చూపిస్తున్నాయి అండి నార్మల్గా బయటతో పోలిస్తే ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ఉండే వాటికైతే మీరంత తీసుకున్న అర్థముంది బట్ మా ఇల్లు చాలా దగ్గర ఉంది కదండి యా డెలివరీ ఛార్జెస్లో కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయచ్చు కదా

పీక్స్ ఉంటుంది హైదరాబాద్లో షాదాబ్ బిర్యానీ ఉన్నంత రేంజులో ఉంటుంది అయినా నాకు తెలుసు మీరు మీ రెస్టారెంట్లో పనిచేసే వాళ్ళు కూడా హైదరాబాద్ చెఫ్సే కాబట్టి అంత రుచి వచ్చింది దాన్లకు నేను చాలా మందికి రెఫర్ కూడా చేస్తున్నాను కాబట్టి కొంచెం నాకు తగ్గించి ఇవ్వడానికి ప్రయత్నించండి సో నాకు ఆకలి వేస్తుంది వీలైనంత త్వరగా ఒక పది నుంచి పదహైదు నిమిషాలలోపు రావడానికి ట్రై చేయండి యా ఓకే అండి థ్యాంక్ యూ